భారతదేశము ఒక వైవిధ్యమైన దేశం భారతదేశంలో ఎన్నో రకాల భాషలు యాసలు మాట్లాడతారు అందులో కొన్ని ప్రాముఖ్యమైన భాషలు ఎక్కువగా మాట్లాడేది హిందీ ఇండియాలో అత్యంత వాడుకరి సంఖ్య ఉంది ఇది భారతీయ ప్ర ప్ర భాషగా ప్రస్తుతం అందించబడుతుంది దానితోపాటు ఇంకా సౌ సౌత్ ఇండియాలో ఎక్కువగా ప్రాంతీయ భాషలను మాట్లాడతారు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఎక్కువగా మాట్లాడతారు తెలుగు భాష అందించబడుతుంది ఇది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడుతూ మాట్లాడతారు ఇంకా తమిళంలో తమిళ్ తమిళనాడులో తమిళ్ తమిళం భాష ఎక్కువ వాడుకలో ఉంది అక్కడ ఎక్కువగా తమిళనాడులో తమిళం భాష మాట్లాడతారు ఇంకా కర్ణాటక విషయానికి వస్తే అక్కడ కన్నడ మాట్లాడుతారు ఇంకా మరియు కేరళ విషయానికి వస్తే అక్కడ మలయాళం భాష మాట్లాడుతారు ఇలా ప్రాంతీయ భాషలు చాలా ఉన్నాయి సదరన్ ఇండియాలో ఇంకా మన దగ్గర ఎందు ఎందుకు చాలా భాషలు ఉంటాయి చాలా యాసలు ఉంటాయి నేను ప్రతీ ఒక్క రాష్ట్రం గురించి చెప్పదలుచుకున్నాను అస్సాంలో ఎక్కువగా అస్సామీస్ అనే ఒక భాష మాట్లాడుతారు కర్ణాటకలో కన్నడ బీహార్లో మరి ముఖ్యంగా హిందీ అండ్ మైథిలి అనే ఒక ప్రాంతీయ భాషను మాట్లాడతారు మరియు మహారాష్ట్రలో మరాఠీ ఇప్పుడు ముంబైలో కూడా మరాఠీ అని

ఇంకా అస్సాంలో మాట్లాడతారు ఇలా ప్రతీ ఒక్క దగ్గర హిందీ ఎక్కువగా మాట్లాడతారు అది మన అధికారిక భాష ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా హిందీ వచ్చి ఉంటే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడవచ్చు ఎవరితో అయినా మాట్లాడవచ్చు అది నేర్చుకోవడం చాలా మంచిది కానీ మన ఇంకా సదరన్ ఇండియాకి వస్తే బాగా ప్రాంతీయ భాషలకు మక్కువ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తెలుగే మాట్లాడతారు కానీ కానీ ఒక తెలుగువాడిగా నాకు తెలుగు అంటేనే చాలా ఇష్టం నాకు భాష ఇక్కడ భారత దేశంలో వివిధ రాస్ వివిధ భాషలు ఉంటాయి కానీ కొన్ని సాధారణంగా మాట్లాడే భాషలు ఇవి ఇవి చాలా ప్రాచుర్యమైనవి ప్రముఖమైనవి భారతదేశంలో ఒక భాషలో మొత్తం దగ్గరగా వాడి వాడిన భాషలో తెలుగు చాలా ముఖ్యమైనది బాష విధానాన్ని నగరమైన వాతావరణంలో తెలుగు నగరాల్లో ఉండగా అది సంస్కృతి ఇతిహాసాల నిజా నిజాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిని ప్రచురింప పెట్టింది తెలుగు భాషపరంగా సాహిత్యం కవిత స్వతంత్ర మీడియాలో రూపొందిస్తున్నది ఇది వివిధ ఆకారాలతో పెరుగుతుంది చాలా మం చాలా మంచిది మన కా కానీ ఇప్పుడు ఈ ఇంగ్లీష్ భాషను చే చేయడం వల్ల మన రాష్ట్ర ప్రచురణ భాష రచయితలు చాలా తగ్గిపోతున్నారు వాటిని మనం ఎంతైనా కాపాడుకోవాలి దాని ముందు దాని కోసం మన తెలుగు సాహితీ పుస్తకాలు ప్రచురించాలి మన తెలుగును కాపాడుకోవాలి ఎంతైనా ప్రాంతీయ భాష మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది ఏ హిందీ భాష కంటే కానీ హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రతీ రాష్ట్రంలో ఇదే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో వెళ్ళినా హిందీ భాష ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి హిందీ నేర్చుకోవడం మంచిదే కానీ ప్రాంతీయ భాషగా

తెలుగును సేవించడం అంగీకరించడం మరియు ప్రోత్సహించడం వల్ల దీన్ని కొనసాగించడం వల్ల ఎంతో అబిరుద్ది చెందుతుంది మన తెలుగు మన ముందు తరాల వారికి అందజేయాలి మన తెలుగులో ఎంతోమంది సాహితీకర్తలు ఎంతో గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు వాటిని మనం గుర్తించుకోవాలి కనీ మన మనమెక్కువగా ఇంగి వెస్ట్రన్ భాషలు ఎక్కువగా చూడడం వల్ల వాటిని ఇంగ్లీషు యొక్క ప్రాతిపత్తం ప్రాదిక పదికన ఎక్కువగా పెరిగిపోతుంది కనుక మొదటిగా బారత్ బారతంలో వివిధ భాషలు ఉన్న తెలుగు అనేది చాలా మమేకవత్వం ఎందుకంటే సాంస్కృతికంగా ఇతిహాసికంగా భౌగోళికంగా రూ రూపాన్ని ప్ర ప్రతిష్ఠాధించి సామర్థ్యం చేస్తుంది తెలుగు భాష మూలకు పరిచయం కలిగిన ప్రతి వ్యక్తికి అంగీకరించింది మరియు అనుభవాలను ప్రతిష్టించింది తెలుగు భాష మరియు సాహితీయాన్ని అందజే అందజేస్తున్న ప్రతీ వ్యక్తికి కర్తవ్యం మరియు అబివృద్ధి ఉంది నాకు నాకు తెల్సి తెలుగు బాష అంత మంచిది ఇంకెక్కడా ఉండదు మరియు ఇటీవలే సినిమా సినిమా రంగంలో కూడా తెలుగు భాష చాలా ప్ర అభివృద్ధి చెందుతుంది ఎక్కడికో వెళ్తుంది హిందీ భాషతో పోలిస్తే మన తెలుగు భాష భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అనే ఒక పెద్ద సామెతతోని ఇప్పుడు మన తెలుగు సినిమాలు కూడా చాలా చక్కగా ఆడుతున్నాయి

హిందీని హిందీ కూడా అసలుకే మాట్లాడరు కానీ వాళ్ళ తెలుపు తమిళం అంటే తమిళంలోనే ఎక్కువగా మాట్లాడుతారు వాళ్లు తమిళ్ తమిళం భాషకు వాళ్లు ఇచ్చే ప్రాచుర్యం అంతా ఎందుకంటే వాళ్ల భాషలకు వాళ్లకు మక్కువ ఎక్కువ వాళ్ళ భాషను ఎప్పుడూ వదలరు వాళ్ళ భాషనే వాళ్ళు వాడతారు చదువుతారు వాళ్ళ భాష మన లాం లాంగ్వేజ్ చదువుకునే వాటిల్లో కూడా తెలుగు వాళ్లకి వాళ్లకి తమిళంలో తమిళంలోనే ఎక్కువగా ఉంటుంది కానీ మన తెలుగు

ఎస్పి బాలసుబ్రమ్యం వంటి వాళ్లు పాడారు వాటిని స్మరించుకుంటూ ఎప్పుడు తెలుగును మన గుప్పెట్లోనే ఉంచుకోవాలి మన తెలుగు భాషకి ఇచ్చే ప్రాముఖ్యతను ఎప్పుడు తక్కువ చేయకూడదు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం వల్ల ఎక్కడైనా ఉండొచ్చు కానీ తెలుగు భాష మన సాహిత్యం మన మన ప్రాచుర్యత మన ఇతిహాసాలు మన ప్రాముఖ్యతను ఎప్పుడూ ఎప్పుడూ మర్చిపోకూడదు